పాము కాటు జంతువులు కరవడం పురుగులు కుట్టడం నుండి మనం తీసుకోవల్సిన జాగ్రత్తలు మార్గాలు పాములు ఎక్కువగా పొలాల వడ్ల మీద ఉంటాయి మనం పొలం పనులకి వెళ్ళినప్పుడు చూసుకుంటూ గట్టిగా శబ్దాలు చేసుకుంటూ వెళ్ళాలి అలా చేయడం వల్ల పాములు కుట్టకుండా జాగ్రత్తగా ఉండవచ్చు కోతులు కరవడం ఇంకా కోతులు కరవకుండా జాగ్రత్తగా ఉండాలంటే అవి మన దగ్గర ఏదన్నా ఆహార పదార్థాలు ఉన్నప్పుడు వాటిని తినడానికి బెదిరిస్తాయి ఆ సమయంలో ఆహార పదార్థాలు వాటికి కనిపించకుండా లేదా జాగ్రత్తగా దాచుకోవాలి లేదంటే వాటికి ఇచ్చేయాలి లేదంటే అవి మనల్ని కరుస్తాయి మనం వెళ్ళే దారిలో కుక్కలు ఉన్నట్లు ఉన్నట్లయితే పక్క దారి నుండి వెళ్ళాలి లేదా ఒక కర్ర తీసుకుని వెళ్ళాలి ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవడ తీసుకోవాలి పురుగులు పాములు జంతువులు కరవకుండా ఉండడానికి మార్గాలు